మేము మా ఊరిలో ఒకటి తొమ్మిది సున్నా ఒకటి రెండు సున్నా రెండు ఐదున దాతృత్వ కార్యక్రమం జరపడానికి నిర్ణయించుకున్నాము దాని ఏర్పాటుల్లో భాగంగా నీటి సరఫరా కోసం నీటి ట్యాంకర్ను అందించవలసినదిగా కోరుతున్నాము